మా ఇంట్లో చాలా జిడ్డు పా జిడ్డుతో కూడిన పాత్రలు ఉండేవి ఎందుకంటే మా ఇంట్లో డైలీ మూడు పూటలు తింటారు అయితే డైలీ ఎవ్వరు కడగకుండా అలాగే తీసుకుపోయి మూడి దగ్గర వేసేస్ యే యేసేస్తుండే అయితే అవీ కొంతసేపటి తర్వాత చాలా జిడ్డు పేరుకొని అలాగే ఉండేవి అయితే అవీ శుభ్రపరచడానికి ఎన్నో రకాలుగా మనం మేం ప్రయ ప్రయత్నించేవాళ్ళం ఇంకా అవి ఎలా శుభ్రంచేసే వాళ్ళమంటే సబ్బుతోటో లేదా ఎర్ర మట్టి మట్టితోటో లేదా కొబ్బరి పీచుతోటి లేదా సిల్వర్ పీచు తోటి మేము శుభ్రం చేసేవాళ్ళము అయితే వాసన వస్తుండే అవి తోమేటప్పుడు చాలా దుర్వాసన వస్తుండే దుర్వాసన వస్తుండే అవి శుభ్రం చేయడానికి మాకు చాలా సమయం పట్టేది శుభ్రం చేయాల్సిన చేయడానికి చాలా సమయం పట్టేది ఇంకోటి అవి చాలా జిడ్డుగా ఉండేటివి నూనేతో కూడిన జిడ్డు కూడా చాలా ఉండేది నల్లగా కూడా అయ్యేవి పాత్రలు అయితే అవిటిని మేము శుభ్రం చేయడానికి విమ్ సబ్బు కూడా యూజ్ వాడేవాళ్ళము ఎన్నో విధాలుగా ప్రయత్నించి శుభ్రంచేసే వాళ్ళము అయితే ప్రత్యేకంగా చెప్పా చెప్పాలంటే ఎర్రమట్టిని మనము పాత్రలు కడగటానికి జిడ్డు వదిలించు వదిలించడానికి యూ వాడవచ్చు ఇంకా నిమ్మకాయ కూడా మనము పాత్రలకు జిడ్డు వదిలించడానికి వాడవచ్చు నూనెతో కూడిన జిడ్డును మనము నిమ్మకాయతో ఎంతో బాగా శుభ్రం చేయవచ్చును ఇంకా కొబ్బరపీచుతో నల్లదనాన్ని కూడా పో పోగొట్టచ్చు పాత్రలకు నల్లదనం చాలా ఉన్ వండేటప్పుడు నల్లగా పేరుకుంటుండే అయితే పాత్రలను మనము నిమ్మకాయి ద్వారా సబ్బు ద్వారా నల్లదనాన్ని అనేది పోగొట్టచ్చు ఇంకా మేమెలా శుభ్రం చేసేవాళ్లమంటే నిమ్మకాయతో సబ్బుతో కొబ్బరిపీచుతో శుభ్రంచేసి ఫస్టు మురికిని పోగొట్టి తర్వాత నీళ్ళల్లో రెండు సార్లు ముంచి తీసేవాళ్ళము అప్పుడు మంచిగా శుభ్రం అయ్యేటివి ఇంకా పాత్రలు పాత్రల్లో అందరం తింటాము ఇంకా వండు వండుకుంటాం కూడా అయితే పాత్రలను శుభ్రం చేయాలి ఎందుకంటే ఆ పాత్రల మీద ఎన్నో ఈగలు దోమలు వాలొచ్చు లేదా జిడ్డు ఇంకా ఎక్కువ పేరుకుంటుండే కాబట్టి అవిటినీ ఖచ్చితంగా శుభ్రం చేసు చేయాల్సి వస్తుంది ఇంకా పాత్రలను శుభ్రం చేయాలంటే ఎన్నో వివిధ రకాలుగా ఇందాక చెప్పినట్టు నూ నిమ్మకాయ చింతపండు సబ్బు దానికి ఉపయోగించవలిసి వస్తుండే మంచిగా సా శుభ్రపరిచి ఫస్టు తర్వాత మనము నీళల్లోకి తీసే తీస్తే మంచిగా శుభ్రం అయ్యేటివి పాత్రలను ఎందుకు శుభ్రం చేస్తమంటే మళ్ళీ మనం అదే దాంట్లో తింటాము వండుకుంటాం కాబట్టీ శుభ్రం చేయాల్సి వస్తుండే రోజురోజు రోజూ మనము తింటాము ఇంకా కడుగము కొంచ గా కాబట్టి కొంచెంసేపటి తర్వాత దుర్వాసన చాలా వస్తుండే కాబట్టి దా దాన్ మా మా మనం శుభ్రం చేసేటప్పుడు కొంచెంసేపటి తర్వాత తిన్నా గిన్నెలకు చాలా దుర్వాసన వస్తుండే కాబట్టి మనము ఖచ్చితంగా శుభ్రం చేయాల్సిందే మేము ఎన్నో విధాలుగా శుభ్రం చేస్తుండే పాత్రలను ఎన్నో వివిధ రకాలయిన వస్తువుల వస్తువులు అంటే నిమ్మకాయ చింతపండు సబ్బూ కొబ్బరిపీచు పీచులు ఏదో ఒకటి మేం యూజ్ చేసి మేం వాడి మంచిగా శుభ్రంచేస్తుండే నూనె మరకలను ఎలాంటి మరకలు లేకుండా గో పాత్రలను తోముతుండే కాబట్టి ఇలా మనము డై రోజురోజూ ఎన్నో విధాలుగా ఇట్లా పాత్రలను శుభ్రం చేయవచ్చు ఇంకా నూనె మరకలను వదిలించవచ్చు జిడ్డును వదిలించవచ్చు పాత్రలకున్న జిడ్డును వదిలించవచ్చు కా పాత్రలు ను కూడా మంచిగా శుభ్రం చేస్తుండే ఇలాగా ఇలాంటి విధాలు ఈ ఇలాంటి వివిధ రకాల ప్రయత్నాలతో

లేదా మేము పాత్రలను శుభ్రం చేస్తుండే